ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత జనాదరణ పొందిన వినోద రూపాలు ఏమిటంటే ముందుగా సినిమాలు సినిమాలతో పాటు దాంట్లోని సంగీతం కూడా ప్ర ప్రజలకు చాలా వినోదాన్ని అందిస్తాయి ఆ తర్వాత ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నాయంటే సంగీత కన్సెట్లు అంటే ఒక నిర్దిష్ట స నిర్దిష్ట ప్రదేశంలో సంగీత కళాకారులు ఒక స్టేజ్ మీద ఉంటూ వచ్చిన ప్రజలందరినీ వారి వారి ఇష్టమైన పాటలతో పాడి అలరిస్తూ ఉంటారు ఇలాంటివి కూడా ఈ మధ్యన ఎక్కువగా జనాదరణ పొందుతున్నాయి ముందుగా మనం వినోద వినోదం ఏ రూపంలో ఉంటుందంటే సినిమాల రూపంలో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సినిమాలో వచ్చే పాత్రలు సన్నివేశాలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి ప్రజలందరూ దానికి మొగ్గు చూపుతున్నారు సినిమా హాళ్ళు ఎలాగంటే ఇప్పుడు మనం ఇంట్లో చూసే సినిమాలు ఒకలాగా ఉంటాయి టీవిలో అలాగే థియేటర్లకు సినిమా హాళ్ళకు వెళ్ళి చూసే సినిమా తీరు ఒకవిధంగా ఉంటుంది యువత లేకపోతే చిన్నపిల్లలు లేదా వయసులో ఉన్న మొత్తం అందరూ కూడా సినిమా హాళ్లకు వెళ్ళి సినిమాలు చూడాలని అభిలాషిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఉండే సౌండ్ చాలా బిగ్గరగా ఉంటుంది అలాగే తెర కూడా చాలా పెద్ద తెర వేస్తారు కాబట్టి ఆ బొమ్మ అనేది పెద్దగా కనబడుతుంది దాంతో మొదటి రోజు లేదా ఆ సినిమా విడుదలైనా ఒక ఐదు రోజుల్లో ప్రజలందరూ సినిమా హాళ్ళకు వెళ్ళి సినిమాలు చూడాలని ఆసక్తి చూపుతున్నారు అలాగే సంగీతం ఇవి ఈ కాలంలో సంగీతం కూడా మంచి పాత్ర పోషిస్తుంది ప్రజలు టీవిలో వచ్చే కొన్ని కార్యక్రమాల్లో కూడా వారు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు వా అలాంటి ఛానళ్ళు ఏమిటంటే గోకుల్ సంగీత్ అని లేదా పాడుతా తీయగా కార్యక్రమాలు లేదా సూపర్ సింగర్స్ అనే సిరీస్ పాటలు ఇలాంటివి ఎన్నో మన చుట్టూ జరుగుతున్నాయి మన టీవిలో చూడటం కానీ లేదా బయట ఎక్కడైనా జరిగిన సంగీత్ వేడుకల్లో పాల్గొనడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి హోటల్లో కొంతమంది వినోదం కూడా ఉంటుంది ఎలాగంటే పబ్బులు లేదా డిస్కో డ్యాన్సులని ఇలాంటివి కూడా కొంతమంది ప్రజలు ఆసక్తి చూపుతారు హోటల్లో అక్కడ మనము తింటూ ఉండగా మన ముందు సంగీతం పాడటం పాటలు పాడటం లేదా డ్యాన్సులు వేయడం లేదా పోల్ డ్యాన్స్ అని ఇలాంటివి కూడా హోటల్లో కొంచెం జరుగుతూ ఉంటాయి అలాంటి వాటికి కూడా ప్రజలు ఇష్టపడుతున్నారు ఇంకా వినోద రూపాలు ఏమున్నాయి అంటే మనం ఇప్పుడు మన ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ అనేది ఉంటుంది కాబట్టి వినోదం ఎక్కడికో వెళ్ళి చూడనవసరం లేకుండా ఇంట్లోనే లేకపోతే మనమున్న ప్రదేశంలోనే ఉండి మనం ఫోన్లో చూసే పరిస్థితికి వచ్చాం కాకపోతే ఇప్పుడున్న వారిలో ప్రజలందరూ కూడా సినిమా థియేటర్లు సినిమా హాళ్ళకు వెళ్ళి వినోదాన్ని చూడటం అనేది వినోదం వెతుకుంటున్నారు అలాగే సంగీతం విషయంలో కూడా చాలా మట్టుకు జరుగుతుంది సంగీతంలో ప్రజలందరూ ఎక్కువగా ఇష్టపడే సంగీత దర్శకులు ఉన్నారు పాటలు పాడే గాయకులూ ఉన్నారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్లతో పే పేర్లు చెప్పాలంటే అనిరుధ్ అని లేకపోతే ఎస్ఎస్ తమన్ అని అలాగే యువన్ శంకర్ అని ఏఆర్ రెహమాన్ అని ఇలాంటి వారు అందరూ ప్రజాదరణ ఎంతగానో పొంది వారు ప్రజలను వారి సంగీతంతో ఆకర్షిస్తున్నారు అలాగే సినిమాలు కూడా ఎంతోమంది ముఖ్య పాత్రలు పోషించి ప్రజలను వారి స్ హీరోలుగా మారి ప్రజలకు ఒక వినోదాత్మకమైన సినిమాలు అందించడంలో వారు ఎంతగానో కృషి చేస్తున్నారు నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రజాదరణ పొందిన వినోద రూపాలు చాలా ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ మొగ్గు చూపేది సినిమా హాళ్ళకి అలాగే ఎక్కడైనా సంగీతం కన్సెన్ట్లు కాని సంగీత కార్యక్రమాలు కాని పెడితే అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు